నేను ఏలూరులో ఉన్నానండి ఇక్కడ దగ్గరలో ఉన్న టాక్సీ ఎక్కడన్నా ఉంటే చెప్పండి నాకు పన్నెండు గంటల లోపల మీరు రావాలండి నేను లొకేషన్ని షేర్ చేస్తాను వాట్సాప్ ద్వారా మరియు మీరు ఏంటి అంటే పన్నెండు గంటల లోపల రాకపోతే నా ఇంటర్వ్యూ పోతుంది కొంచెం బేగా రావాలి అని కోరుకుంటున్నామండి నేను వెళ్ళవలసిన చోటు తాడేపల్లిగూడెం అక్కడికి నేను మూడు గంటల లోపల చేరుకోవాలి మీరు చేర్చగలరా నేను టాక్సీయే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఆటో వద్దండి టాక్సీ ఎక్కడన్నా ఉంటే పంపించగలరా పన్నెండు గంటల లోపలే రావాలి ఎందుకంటే మూడు గంటల కల్లా నాకు ఇంటర్వ్యూ ఉందండి ఇంటర్వ్యూ పోతే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ రాదు కదా చోటు ఎక్కడనగా ఏలూరు ఏలూరు నుండి తాడేపల్లిగూడెం వరకు